మా తూర్పుగోదావరి జిల్లాలో చాలా మూఢనమ్మకాలతో ప్రజలు ఉంటారు అందులో కొన్ని చేతబడి చేయించారు అంటారు దయ్యం పట్టింది అంటారు దయ్యం వాలింది అంటారు దయ్యానికి కొంత ఆహారం పెట్టాలి అంటారు స్వామీజీ మాట్లాడారు అంటారు దేవుడు స్వామీజీ కింద మాట్లాడారు అని నమ్ముతారు దొంగ స్వామీజీలు కూడా ఉంటారు ఎవరు నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు అలాగే దేవుడితో మేము ఉన్నామంటారు దేవుడితో చెప్పుకొని ప్రజల్ని మోసం చేస్తు ఉంటారు చాలా మూఢనమ్మకాలతో ప్రజలు ఉంటారు ఎవరైనా ఏదన్నా చెప్తే దానిని నమ్మి ఉంటారు చెట్టుకి పాలు పోయాలి అంటారు పుట్టలో పాలు పోయాలి అంటారు అనేక మూఢనమ్మకాలతో ప్రజలు మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారని తెలుసుకోవట్లేదు ఈ ప్రజలు